నేను బడ్జెట్ అనుకూలంగా యాత్రను ప్లాన్ చేసుకుంటున్నాను నేను రైలు ప్రయాణానికి ఆలోచిస్తున్నాను కానీ నాకు టికెట్ ఛార్జ్లు తెలియదు టికెట్ ఎలా కొనుక్కోవాలో కూడా తెలియదు అందుకే మీకు ట్రావెల్ ఏజెంట్ని సంప్రదిస్తున్నాను ప్రయాణ తేదీ ప్రయాణించే ప్రాంతం మొదలైన వివరాలు నాకు తెలియజేయగలరా ఉదాహరణకి నేను హైదరాబాద్ నుండి రా ఈ రాజమండ్రి వరకు వెళ్ళాలనుకుంటున్నాను ఏ సీ వంటి విభాగాలల్లో టికెట్ ఛార్జ్లు ఎంత ఉంటాయో అడగాలనుకుంటున్నాను అలాగే పిల్లలు లేదా పెద్దలు ఉన్నారా అనే విషయాలు కూడా చెప్పండి ట్రావెల్ ఏజెంట్ ఈ సమాచారం ఆధారంగా తీసుకొని నాకు వివిధ ఛార్జీలను వివరంగా చెబుతారా నేను ట్రావెల్ ఏజెంట్ను అడగవలసిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రయాణ తేదీకి టికెట్లు అందుబాటులో ఉన్నాయా వివిధ ప్రాంతాల ఛార్జులు ఎంత రైల్వే స్టేషన్ ఛార్జ్ మరియు అదనపు ఖర్చులు ఏమైనా ఉంటాయా టికెట్ బుకింగ్ కోసం ఏ డాక్యుమెంటేషన్ అయినా అవసరమా రద్దు విధానం ఏమిటి